నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో నేను కొంచెం ఎదుగుదలని కోరుకుంటున్నాను అంటే ఉద్యోగం అయితే చేస్తున్నాను కానీ నా జీవితం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే కొంచెం కొంచెం మంచి స్థాయికి వెళ్తే గనక జీతం అనేది పెరుగుతుందని చిన్న ఆశతో ఉన్నాను దానికన్నా నేను భవిష్యత్తులో దేనికోసం అని చూస్తున్నానంటే నా పిల్లల భవిష్యత్తు కోసం నా పిల్లలు మంచిగా చదువుకొని వారు మంచిగా స్థిరపడాలనేదే నా అభిలాష ఇప్పుడు నా పిల్లలు చదువుకున్న చదువుతున్నారు మంచి స్కూల్లో జాయిన్ చేశాను అని నేను భావిస్తున్నాను అలాగే వారు కూడా వారి చదువులో ముందుగా రాణిస్తున్నారు అంటే జరిగే ఎగ్జామ్స్లో పరీక్షల్లో గాని స్కూల్లో జరిగేదన్న సందర్భంలో గాని వారు ముందుగా ముందస్తులో ఉంటారని నేను భావిస్తున్నాను కెరియర్ పరంగా అంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ప్రస్తుతం దాంట్లో కొంచెం పై స్థాయికి వెళ్లాలనే ఆశ తప్ప మరొకటి ఏమీ లేదు నా పిల్లల భవిష్యత్తు అనేది నాకు ముఖ్యం